హలో వసుంధర టైలర్సా అండి కంప్యూటర్ ల్యాబ్ కోట్ కుట్టిస్తారా అండి మా సిస్టర్కు అండి అవునండి ఇస్తాం అండి ఎంత అవుతుంది అండి అంత ఇంకొంచెం తగ్గించుకోండి కొంచెం తగ్గించుకుని చూడండి అండి మరి అంత అంటే కష్టం కదా సరే అండి కొంచెం త్వరగా కుట్టిస్తారా అండి మాకు డిశంబరు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ సిక్స్కి అట్ల ఇస్తారా అండి కొంచెం త్వరగా కుట్టి ఇంకా కొంచెం కాస్ట్ తగ్గించుకోండి అండి అంత మరి ఎక్కువ చెప్తున్నారు మీరు సరే అండి

ఇంకొంచెం తగ్గించుకోండి ఒక త్రీ హండ్రెడ్ అట్ల చేసుకోండి అండి అవునా సరే అండి కొంచెం త్వరగా కుట్టించండి ఓకే అండి ఓకే అండి పంపిస్తాం అండి సరే అండి థాంక్స్